ఓటింగ్ ఇరవై నాలుగు పంటలు ప్రభావం పై చూపే వాతావరణం తెగులు గురించి తెలియచేస్తున్నాను ఇత్తి ఇత్తే టైం విత్తనం వర్షాకాలం వచ్చిందంటే విత్తనం వేశాం విత్తనం వేసినట్లే మొలక మొలచింది మొలక మొలవడానికి కారణం సరైన వాతావరణం ఉంటేనే మలుస్తాయి వాతావరణం లేకపోతే మొలవ్వు దానికి తెగులు వాతావరణము అనుకూలంగా ఉంటే పంటలు పండుతాయి వర్షము వర్ష ముఖ్య కారణం వర్షం పడితేనే పంటలు పండేది వర్షం తగ్గట్టు వాతావరణం కూడా అనుకూలించాలి కొన్ని చీడలు పీడలను వల్ల వాతావరణం దెబ్బతింది తెగులొచ్చి చాలా నష్టపోతారు జనాలు రైతులు తెగులు అంటే ఎగ్జాంపుల్ మినప ఉంది మినప్పప్పు పంట వేసినాము పంటకు తగ్గట్టు వాతావరణం అనుకూలించాలి ఈసారి దానికి తగ్గట్టు వాతావరణం చీడలు పీడల వల్ల తెగులు భారిగా వచ్చినాయి దాని తెగులు వల్న రైతులు కోలుకోలేని దెబ్బ పడింది ఈసారి పత్తి పంట పత్తి పంట వేసినప్పుడు వర్ష ప్రభావం వలన మంచిగా పంట వస్తుంది అలా ఆశిం అలా ఆశించి పంట వేశారు కానీ వర్షా ప్రభావం సరిగ్గా రాలేక లేక రాలేకపోయినందు వల్ల పంటలు దెబ్బతిని దాన్ని గవర్నమెంట్ ప్రభుత్వం చర్య తీసుకొని నష్టపరిహారం ఏదో ఒకటి చేయాలని గవర్నమెంట్ను కోరుకుంటాను తెగులు తెగులు పద్దెర్ర ఇక పత్తి పురుగు అనుకోండి పత్తి పురుగు లద్దె పురుగు ఇవి కాయలు పత్తి పురుగు పత్తి పురుగులు పత్తి చాలా నష్టపోయినాడు రైతులు నష్టపోయినం వల్న రైతు కోలుకోవాలని గవర్నమెంట్ ఆశిస్తుంది గవర్నమెంట్ నష్టపరిహారం విడుదల చేసి తగిన సాయం చేయాలని కోరుకుంటున్నాం మిరప మిరప మిరప చి చిన్న పైరు నుంచి చాలా ఈ ఏ పొడి వేయొద్దు పెంచుకుంటాడు పెంచుకున్న తర్వాత దాన్ని అన్ని కారణాలవల్ల పంట తెగులు వస్తుంది తెగులు రావడం వల్ల పంట దెబ్బతింటుంది పంట దెబ్బ దెబ్బతినడం వల్ల రైతులు నష్టపోతారు రైతులు నష్టపోవడం వల్ల మన భారతదేశం వెనకబడిపోతోంది రైతు బాగుంటే దేశం బాగుంటుంది రైతు బాగా లేకపోతే దేశం బాగాలేదు రైతు అన్నం పెట్టే వాడే రైతు అన్నం పెట్టే వాడే రైతు కాబట్టి రైతును బాగా చూసుకోవాలి గవర్నమెంట్ గవర్నమెంట్ బాగా చూసుకోవాలంటే గవర్నమెంట్ నష్టపరిహారం కింద గవర్నమెంట్ రైతును ఆదుకోవాలి తెగులు రాకుండగా రైతును కాపాడుకోవాలి రైతుని కాపాడుకోవడానికి ప్ర ప్రభుత్వం ముందుకు రావాలని గవర్నమెంట్ చాలా వెనకబడి రైతులతో వాళ్ళ వెనకబడి రైతులని ఆదుకొని వాళ్ళని చాలా చి మనస్ఫూర్తితో ఎండ వస్తే పంట సరిగ్గా రాదు పంట సరిగ్గా వస్తే రేటు ఉండదు రేట్లు ఉంటే గవర్నమెంట్ అన్ని సదుపాయాలు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వం వల్న రైతుకు వెన్నుముక ప్రభుత్వానికి వెన్నముక లాంటిది దేశానికి రైతంటే వెన్నముక లాంటివాడు రైతు లేనిదే దేశం లేదు దేశం లేనిదే రైతు లేదు రైతుకు గిట్టుబాటు ధరలు ఇచ్చి కాపాడుకోవాలని గవర్నమెంట్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గవర్నమెంటు గవర్నమెంట్ నష్టపరిహారం వదిలి రైతును ఆదుకోవాలని గవర్నమెంట్కు గవర్నమెంట్ వల్ల రైతు కూడా ఆశించేది ఒకటే సరైన రేటు సరైన ఆదాయం ఉండి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెగులు వల్న రైతులను ఆదుకోవాలి తెగులు వచ్చినందువలన రైతులకు కోల్పోయిన దిగుబాటుని రైతు ఆదు రైతు దేశానికి వెన్నుముక్కలాంటి వాడు రైతు లేనిదే రైతు లేనిదే దేశం లేదు రైతు సు సస్యశ్యామలంగా ఉండాలంటే రైతు సంతోషంగా ఉండాలి